మహామహా యోజన శిక్షణా కార్యక్రమాలల్లో ఉన్నాయి శిక్షణా కార్యక్రమాలు మా పల్లె మా ఊరులో ఉన్నాయి ఆ శిక్షణా కార్యక్రమాలు ఏమీ అంటే ఒకటి యోగా శిక్షణ క కరాటే డ్యాన్సు చెక్క భజనలు ఏదైనా ఇప్పుడు మావు పండగ జరిగింది అనుకో అప్పుడు కొందరు చెక్క భజనలు ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట ఇప్పుడు కొండ పైన తిరుమలాలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు చెక్క భజనకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఒక శిక్షణ కేంద్రం పెట్టి ప్రజలకు కొంతమంది కొంతమంది ప్రజలు మహిళలకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఒక శిక్షణ కేంద్రం పెడతారు తిరుమలాలో కూడా మళ్ళీ తర్వాత ఇక్కడ ఏదైన జాతరలు వచ్చినా కానీ ఒక ఏదైనా డ్యాన్స్ వేసి డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసి అక్కడ మాకు జాతరలకు మీరు రావాలంటే అక్కడ డ్యాన్స్ శిక్షణ ఇస్తారు ఇ ఇవన్నీ చాలా క నృత్య కళాకారులు చాలా నైపుణ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటాయి ఇదే కాకుండా మన మా పిల్లల్లో కూడా మా పిల్లలకి కూడా మేము యోగా శిక్షణ కానీ డ్యాన్స్ శిక్షణ కూనీ నేర్చుకోమని ప్రోత్సహిస్తాము